హాయ్ అండి మీరు ఎక్కడ వరకు వెళుతున్నారు అవునా మేము విజయవాడ వరకు వెళుతున్నాం అండి

అవునండి ఏంటి చాలా రద్దీగా ఉంది ట్రైను ఇప్పుడు విజయవాడ కూడా చాలా అభివృద్ధి చెందింది బాగా అందులో ఉండడం పది ప్లాట్ఫామ్లాగా అందులో ఉంది అతి పెద్ద స్టేషన్ కూడా అదే ఇరవై మూడా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అయితే విజయవాడలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అండి విజయవాడలో

ఇంకా నీట్గా ఉంది మొత్తం చాలా స్వచ్చంగా పాటి అక్కడ కూర్చోవడానికి వెయిటింగ్ హాల్స్ అలా చాలా పెట్టారు స్టేషన్లో ఇంకా కొత్త కొత్త ట్రైన్లు కూడా బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్న సరే వందే భారత్ పెడుతున్నారు ఇంకా

మీరు దేని కోసం వచ్చారు విజయవాడ

సెలవులకు వచ్చారా ఇంకా గవర్నమెంట్ బాగుంటే ఇంకా విజయవాడ ఇంకా అభివృద్ధి పరచాలి తెలుసా అండి విజయవాడ గురించి అక్కడ ఫేమస్ ప్రసిద్ధమైన ప్లేస్లు అవి ఏమన్న ఉన్నయా పిల్లలతో వెళ్ళడానికి

ఇలా ట్రైన్ ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు

సిగ్నల్ కట్ అవ్వట్లేదు బాగా ఉన్నాయి ట్రైన్లో కూడా సిగ్నల్స్ అన్నీ అందుతున్నాయి

కొత్తవి అన్నీ అందులో ఫోన్లో చూపించిన టయానికి కరెక్ట్ సమయానికే దించుతున్నారు

ఇంతకుముందు స్టేషన్లో ఓన్లీ టిఫిన్లు ఉండేవి ఇప్పుడు భోజనాలు అన్నీ అన్నీ

ఇంకా విసుగు లేకుండా ఏసీ భోగిలు కూడా పెట్టారు ఇంకా ఎంత టైం పట్టుద్ది అండి విజయవాడ వెళ్ళడానికి అదుగోండి క్యాబిన్ కనబడుతుంది సరే అండి